హలో ఆ మీకు ఎలాంటి ఫోన్ కావాలి సార్ ఆ ఓకే అదే సార్ మీకు ఎంతలో కావాలో చెప్తే దాన్ని బట్టి మేము తెప్పిచ్చిపెడతాం సార్ మీకు ఏ మోడల్ కావలో ఫోను అంటే అలా కాద్ సార్ ప్రజెంటు మీరు ఏదన్న మోడల్ చెప్తే దాన్ని బట్టి మేము కూడా అంటే పైవాళ్ళకి చెప్పుకుంటాం అంటే వాళ్ళు వచ్చారు అంటే మేము రాస్కోండానికి ఇక్కడ అంటే ఆర్డరు పెట్టుకోడానికి ఆ దాన్ని బట్టి సార్ ఎంత రేటులో పెట్టమంటారు

అంటే ఇప్పుడు ప్రజెంటైతే వివో వివో వై ట్వంటీ సెవెనను రియల్మీ ఉంది సార్ మా దగ్గరైతే మీ దగ్గర ఏమ మీకేమన్న మోడల్ కావాలంటే చెప్తే దాన్ని బట్టి మేం తెచ్చిపెడతాం మీకు అలాగా అంటే పలానా మీరు ఏదొకటి అనుకుని ఉంటారు కదా దాన్ని బట్టి చెప్తే ఫస్టు అంటే వీళ్ళకిక్కడ ఆర్డరు ఇస్తే తర్వాత మార్చుకోచ్చు మనం అందుకని

వివోలోనా ఓకే ఓకే సార్ కనుక్కొని కాల్ చేయండి సార్ అయితే